చెప్పండి మీరు మేడం ఇక్కడ ఢిల్లీలో అయితే తాజ్ మహల్ దగ్గర రెడ్ ఫోర్ట్ దగ్గర గేట్వే దగ్గర బాగుంటుంది అంటే మీరు పర్టికులర్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారా నాకు తెలిసినంతవరకు అయితే తాజ్ మహల్ దగ్గర అయితే కొంచెం చ అంటే నేను వెళ్ళినా కాబట్టి అక్కడ అయితే బాగుంటాయి మీరు ఓకే అంటే అక్కడికి వెళదాం శారీసు శారీస్ కూడా అక్కడ బాగా ఉంటాయి మ్యామ్ మీకు నచ్చే విధంగా ఉంటాయి అవి మీరు ఎయిట్ అంటే ఏ రోజు పర్టికులర్గా చెప్తే మార్చి సెకండ్ అంటే మీరు టైమింగ్స్ చెప్పగలరా మ్యామ్ అంటే మార్నింగ్ మార్నింగ్ టెన్ టు ఫో ఈవినింగ్ ఫోర్ వరకు అయితే బెటర్ మ్యామ్ బికాస్ అంటే నైట్ టైం అంటే మళ్ళీ మీ సేఫ్టీ కూడా మాకు ఇంపార్టెంట్ కదా నైట్ టైం ఇబ్బంది అవుతుంది మీరు ఓకే అంటే అంటే మీరు ముందే చెప్తే నేను అవైలబుల్గా ఉంటాం ఓకే మ్యామ్ సెకండ్ అండ్ థర్డ్ రోజు ఏ రోజు అయినా నేను అవైలబుల్గా ఉంటాను ఆ రెండు రోజులలో

ఓకే మ్యామ్ అన్నీ బాగుంటాయి మ్యామ్ మీరు ఒకసారి చూడండి నచ్చకపోతే మళ్ళీ వేరే దగ్గర తీసుకు వెళ్తాం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ అమ్మా